చెప్పండి మేడం హౌ కుడ్ ఐ హెల్ప్ యూ

ఈ రోజు మా హోటల్ స్పెషల్ చికెన్ చీజ్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫ్నెట్గా ఒకసారి ట్రై చేయాలి ఓహ్ ఐ ఆమ్ సారీ

ఓహ్ ఓకే మ్యామ్ వెజ్లో అయితే వెజ్ పిజ్జాస్లో స్పెషల్ మాష్రూమ్ పిజ్జ విత్ పన్నీర్ అది వెజ్లో ది బెస్ట్ ఆప్షన్ ఓకే సరే

అఫ్ కోర్స్ బట్టర్స్కాచ్ ఐస్ క్రీమ్ మా రెస్టారెంట్లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇంకా గార్నిష్ చేసే ఐటమ్స్ దానికి ఆ టేస్ట్ ఇస్తాయి ఎస్ ఓకే ఐ సీ మీకోసం వాటిని ఆర్డర్ చేయిమంటారా తప్పకుండా ఓహ్ పిజ్జా ఇన్ ఒక పిజ్జా ఐస్ క్రీమ్ ఐదు ఆరు ఇంకా ఏమైన తీసుకుంటారా ఏమైన డిస్కౌంట్ ఇస్తే తీసుకుంటాం నో మేడం యూ ఆర్ ఫన్నీ లేదు మేము సీరియస్గా షూర్ మేడం డిస్కౌంట్స్ తప్పకుండా ఉంటాయి ఇది న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ కదా సో డిస్కౌంట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎస్ బట్టర్స్కాచ్ స్టాటర్స్ వెనీ మా హోటల్లో ఉండే ఫెమస్ స్టాటర్స్ కీరా సలాడ్స్ మేడం అవి ది బెస్ట్ స్టాటర్స్ కూడా షల్ ఐ గెట్ దెమ్ ఫర్ యూ తప్పకుండా ఇక్కడ టిష్యూస్ అయిపోయాయి నేను తీసుకొస్తాను మేడం హ్యావ్ ఏ గుడ్ ఫీల్ థ్యాంక్ యూ యూ ఆర్ వెల్కమ్ ఇట్స్ మై ప్లెజర్